గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో స్థానికంగా అందుబాటులో ఉన్న విధ్యా శిక్షణా కేంద్రాలు బాగా పని చేస్తూ ఉన్నాయి ఈ శిక్షణా కేంద్రాలలో రెండు కోర్సులును పెట్టి అరవై మంది విద్యార్థుల వరకు శిక్షణ ఇస్తారు రెండు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుంది ఈ శిక్షణ వల్ల అన్ ఎంప్లొయెడ్ యూత్ కానీ అందరికీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఉచితంగా హాస్టల్ వసతి భోజనం వసతి రెండు ఉంటాయి ఈ సౌకర్యం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ప్రవేశ పరీక్షలకు ఇట్లాంటి గవర్నమెంట్ ఈ ఆఫీసులలో జాబ్లు ఇప్పిస్తూ ఉంటారు వీళ్ళు ఈ అవకాశం వల్ల పేదలకి అన్ ఎంప్లొయీడ్ యూత్కి చాలా మేలు కరంగా ఉంటుంది శిక్షణ ఇచ్చి జాబ్లు కూడా వాళ్ళే ఇప్పిస్తున్నారు జిల్లాలోని ఉన్న విధ్యార్థులకు అన్ ఎంప్లొయీడ్ వాళ్ళకి జిల్లా డెవలప్మెంట్కి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది ఈ శిక్షణ వల్ల చాలా మందికి ఉపయోగకరంగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ శిక్షణ ద్వారా కొత్త స్కిల్స్ నైపుణ్య అభివృద్ధి అవకాశాల వల్ల విధ్యార్థులు మెరుగుపడుతుంటారు ఈ శిక్షణ వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త ఎగ్సామ్లు ఎలా ఉంటాయి అని వాటి వల్ల అవగాహన వస్తుంది